నమస్కారమండి చెర్రీస్ రెస్టారెంట్ వాళ్ళా నేను మీకు ఎందుకు కాల్ చేశాను అంటే నేను మీ రెస్టారెంట్ నుంచి ఒక పదార్థం ఆర్డర్ చేసుకుందామని అనుకుంటున్నాను దానికి ముందుగా నేను మీ రెస్టారెంట్లో ఏదైనా ఆఫర్ నడుస్తుందా అని కనుక్కుందామని కాల్ చేశాను ఇంకా మీ రెస్టారెంట్లో ఏ ఆఫర్ ఉందో దాని వివరాలు మీరు నాకు చెప్పినచో నేను ఆ ఆఫర్ను బట్టి నేను ఎంత ఆర్డర్ చేసుకోవాలి అన్నది మీకు చెప్తాను మీరు నాకు ఎంత పంపించాలనేది మీకు అప్పుడు అవగాహన వస్తుంది ఇంకా నాకు మీరు ఏది ఎంత పడుతుంది అనే విషయం కూడా కొంచెం చెప్పండి ఇంకా మీ రెస్టారెంట్లో అతి రుచికరమైన వంటలు కాని ఏమి ఉంటాయి అనేది కూడా దయచేసి మీరు నాకు చెప్పగలరు ముందుగా నేను ఏదన్నా తీసుకుని ఆ రెస్టారెంట్లో ఏదన్నా రావడానికి రిజర్వేషన్ చేసుకుంటే కనుక నాకేదన్నా ఆఫర్ ఉంటుందా అని మీరు చెప్పండి కొంచెం దయచేసి లేకపోతే అప్పటికప్పుడు వచ్చినా సరే ఉంటుందా అనేది కూడా చెప్పండి లేదా ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటేనే ఉంటుంది అంటే మేము ముందుగా వచ్చి రిజర్వేషన్ చేసుకుంటాము ధన్యవాదాలండి